తెలంగాణలో సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్లు లేక మల్టీప్లెక్స్లు ఏవి ఆ ఇక్కడ తెలంగాణలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి అక్కడ చాలా వరకు ఆ మంచి మంచి సినిమాలు వేస్తారు నాకు తెలిసినంత వరకు సంధ్య థియేటర్ ఇక్కడ చాలా బాగుంటుంది మ ఏ కొత్త సినిమా వచ్చినా కూడా అక్కడ వేస్తారు అక్కడ పైన కుర్చునే వాళ్ళకి వన్ ఫిఫ్టీ కింద సీట్లలో కూర్చునే వాళ్ళకి ఫిఫ్టీ అట్లా తీసుకుంటరు అక్కడ చాలా వసతులుంటాయి మనకి అక్కడ వాటర్ అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది ఇంకా మనకి వెళ్ళడానికి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటుంది మనకి రెస్టారెంట్స్ ఉంటాయి మనం రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉంటాయి నాకు బాగా నచ్చింది సంధ్య థియేటర్లో నేను బాహుబలి మూవీ చూసాను నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను అక్కడే చూసాను కాబట్టి అక్కడే అన్ని వసతులు ఉండడం నేను ఆ మూవీ బాగా ఎంజాయ్ చేసాను ఆరోజు మా బ్రదర్స్తో పాటు వెళ్ళి అక్కడ మేము ఆ సినిమాను నేను చాలా బాగా ఎంజాయ్ చేసి సినిమానేమో మంచిగ ఇట్లా రాజు ఫస్ట్ ఎంట్రన్స్ అందరం ఎత్తుకోవడం ఆ అందరూ ఇట్లా ఆ విజిల్స్ వీయడం కానీ అందరూ బాగా సాంగ్స్కి డాన్స్ వేయడం కానీ బాగా నచ్చింది మేము అక్కడ మేము వన్ ఫిఫ్టీ తీసుకుని పైన సీట్లలో కూర్చున్నాము కింద సీట్లలో వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ యే ఉన్నింది అక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ మేము థియేటర్కి వచ్చాము నాకు చాలా నచ్చింది సంధ్యా థియేటరు ఇంకొకటి శ్రీరమణ ఈ ఈ థియేటర్ కూడా నాకు చాలా బాగుంటుంది ఈ థియేటరొచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది ఈ శ్రీ రమణ థియేటర్లో పైన సీట్లో వాళ్ళకి వన్ ఫిఫ్టీ వాల్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇంకా ఏంటంటే టికెట్స్కి ఏమో వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంటాయి ఇంకా మనకి అన్నీ అన్నీ కూడా ఎవైలబుల్గా ఉంటాయి థియేటర్ అన్నప్పుడు మనకి కామన్గా ఉండేటివి ఏంటంటే నార్మల్గా మనకి షాప్స్ ఉంటాయి అక్కడ పాప్కార్న్ కొనుక్కోడానికి ఇంకా కూల్డ్రింక్స్ కొనుక్కోడానికి మనం చిప్స్ తినాలన్నా ఏది తీసుకోవాలన్నాకానీ మనకి అక్కడ షాప్స్ అనేవి ఎవైలబుల్గా ఉంటాయి ఇక్కడ కూడా ఈ శ్రీ రమణ అనే థియేటర్లో కూడా అట్లనే ఉంటుంది ఇంకా చాలా వరకైతే ఈ శ్రీ రమణ థియేటర్కి చాలామంది వస్తారు ఎందుకంటే అక్కడ ఏవైనా సరేగానీ అన్నీ ఎవైలబుల్గా ఉంటుంది ఇంకా కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టికెట్ ఉంటుంది మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు మనం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యచ్చు మన ఫ్యామిలీతోని ఇంకా ఏంటంటే నేను శ్రీ రమణ థియేటర్కి నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళాను అక్కడ నేను ఈడియట్ మూవీ చూసాను ఈడియట్ మూవీలో సాంగ్స్కి అయితే ఇంక అందరూ అక్కడొచ్చే సౌండ్కి మంచిగా సౌండ్ క్లారిఫికేషన్ కూడా మనకి మస్త్ బాగుంటుంది కాబట్టి అందరూ బాగా ఏంజాయ్ చేసారు ఇంకోటి పీవీఆర్ పీవీఆర్ పీవీఆర్ థియేటర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మాడ్ మూవీ చూసాను మాడ్ మూవీ అయితే చాలా బాగుంది అది వచ్చిన వన్ వీక్లోనే వెళ్ళాను నేను వెళ్ళి అక్కడ బాగా ఏంజాయ్ చేసాను ఇంకొకటి నేను బేబీ మూవీ కూడా ఇక్కడే చూసాను బేబీ మూవీ కూడా ఇక్కడే చాలా మంది వచ్చారు అసలు ఆ టికెట్లు అయితే బాగా దొరికేవి ఇంకా టికెట్లు కూడా ఆ థియేటర్కి తగ్గట్టుగనే ఉండేటివి త్రీ హండ్రడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉండేవి అక్కడ చాలామంది వస్తారు చాలా వరకైతే అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు నాకు కూడా బాగా నచ్చింది ఇంకోటేందంటే అక్కడ షాప్స్ ఆ ఇంకా ఎక్కువుంటాయి వీటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పీవీఆర్లో చాలా షాప్స్ అనేవి ఎవైలబుల్గా ఉంటాయి మన ఇష్టం మనం టీ తాగాలంటే టీ తాగచ్చు రెస్ట్ రూమ్స్ ఉంటాయి ఆ అన్నీ మనకి అక్కడ ఎవైలబుల్గా ఉంటాయి నాకు బాగా నచ్చింది అక్కడ సౌండ్ ప్రొడక్షన్ కూడా అన్నీ బాగున్నాయి ట్రాన్స్పోర్ట్ కానీ అది ఉండడం కానీ అందులో ఉన్న క్లీన్నెస్ కానీ నాకు బాగా నచ్చింది పీవీఆర్ బెస్ట్ థియేటర్ బెస్ట్ థియేటర్ అనిపిచ్చింది నాకు ఏ కొత్త సినిమా వచ్చినా కానీ అక్కడ ఫస్టు పెడతారన్నమాట కాబట్టి నేను పీవీఆర్కి కూడా ఆల్మోస్ట్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను ఇంకొకటి దేవి థియేటరు దేవి థియేటరు కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది దేవి థియేటరులో కూడా ఏ సినిమా వచ్చినాకానీ చాలా రోజులు ఆడుతుంది నాకు కూడా చాలా ఇష్టం నేను చాలా ఎంజాయ్ చేసాను ఈ థియేటర్స్కెళ్ళి ఈ దేవి థియేటర్కి అయితే నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాం చాలా బాగుంది మేము అక్కడ ఏం మూవీ చూసామంటే మంచి మంచి మూవీస్ అన్నీ చూసాం అక్కడనే ఫ్రెండ్షిప్కి సంబంధించిన మూవీస్ చూసాం కొత్తబంగారులోకం చూసాం అక్కడ చాలా బాగుంది నాకు బా నచ్చింది అన్నమాట ఆ మూవీస్ కూడా సాంగ్ ప్రొడక్షన్కి అందరూ లెగిసి డ్యాన్స్ చేసారు అప్పుడు నేను కూడా బాగా ఎంజాయ్ చేసాను నేను కూడా డ్యాన్స్ వేసాను మా ఫ్రెండ్స్ డ్యాన్స్ చేశారు ఇంకా అక్కడ ఫుడ్ తీసుకుని పాప్కార్న్ తీసుకుని వచ్చుకుని అందరూ కూడా మంచిగ ఎంజాయ్ చేసాం ఆ మూవీస్ని నాకు బాగా నచ్చింది ఇంకోటేమో ప్రసాద్ థియేటర్ అక్కడేమో టికెట్స్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రడ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి మనం మనం చూజ్ చేసుకునే సీట్ని బట్టి ఆ టికెట్స్ అనేవి ఉంటాయి ఇంక మనం లేదు మనం పైన కూర్చుని చూడాలననుకుంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ టికెట్ తీస్కుని మనం పైన కూర్చోవచ్చు లేదు మనకాడ అంత బడ్జెట్ లేదు అననుకుంటే తక్కువ కాస్ట్ పెట్టుకుని ముందు కుర్చోని చూడచ్చు నాకైతే బాగా నచ్చింది నేను బాగా ఎంజాయ్ చేసాను అక్కడికకి వెళ్ళి ఆ నేను ప్రసాద్ థియేటర్లో అవతార్ మూవీ చూసాను అవతార్ మూవీ చాలా బాగుంది బాగాఇంట్రెస్టింగ్గా ఉన్నింది నాకు మస్త్ బాగా నచ్చింది ఇంకొకటి దేవి థియేటర్లో నేను రాక్షసుడు మూవీ చూసాను అదొక త్రిల్లింగ్ మూవీ అసలు మేము అయితే చాలా భయపడ్డాం ఎందుకంటే థియేటర్లో సౌండ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ అదంతా విని మేమైతే ఇక మస్తు భయపడ్డాం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్రసాద్ థియేటర్లో టికెట్స్ కూడా మంచిగ ఉంటాయి అండ్ టికెట్స్ కూడా మంచి మనం చూజ్ చేసుకునే ప్లేస్ని బట్టి ఆ టికెట్స్కి ఎంతుండాలో అంతనే ఉంటుంది మంచిగ మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవలసిన అవసరం లేదు మనకు నచ్చినట్టుగానే టికెట్ తీసుకోవచ్చు పైన కూర్చోవాలంటే పైన కూ పైన కావలసినన్ని డబ్బులు ఇచ్చి మనం తీసుకోవచ్చు ఈ థియేటర్స్ మొత్తం కూడా చాలా క్లీన్గా ఉంటాయి అన్నీకూడా అన్ని వసతులు కూడా బాగుంటాయి అన్నీ రెస్ట్ రూమ్స్ కానీ షాప్స్ కానీ మనం ఏం తీసుకోవాలన్నా రెస్టారెంట్ తీసుకోవాలన్నా రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా ఆ పక్కనే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి నాకు బాగా నచ్చింది పీవీఆర్ థియేటర్ ఈస్ ఎ బెస్ట్ థియేటర్ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అక్కడ అక్కడైతే మంచి మూవీస్ వస్తాయి కాకపోతే చాలా రెష్ ఉంటాయి ఎందుకంటే ఫేమస్ థియేటర్ కాబట్టి చాలా రెష్ ఉంటుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళి తీసుకుంటే మనకు టికెట్స్ దొరుకుతాయి హౌస్ ఫుల్ కాకుండా బాగుంటుంది మంచిగ క్లీన్గా ఉంటుందినాకు బాగా నచ్చింది నేను బాగా ఎంజాయ్ చేసాను